నేను ఆన్లైన్లో బ్లౌజ్ ఆర్డర్ చేశానే కానీ పెద్ద సైజు బ్లౌజ్ వచ్చిందే ఓ ఇందులో చిన్న సైజు ఆర్డర్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నేను చిన్న సైజు ఆర్డర్ చేసుకుంటాను మహ అంటే రెండు రోజుల్లో వస్తుంది కదా నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను ఆ రోజు నేను ఇంట్లో ఉండేలాగా చూసుకుంటాను